హలో రామనగర్లో పేపర్ వేసే రమ రామారావండి మీరు పేపరు మాకు కావాలండి వేస్తారా మాది రామ్నగర్లో పాల డేైరి పక్కన రెండంతస్తుల బిల్డింగ్ అండి ఎలా ప్రే పేపరు ఏ టైంకి వేస్తారు ఫైవ్ టు సిక్స్ మధ్యన వెస్తారా సరే మరి మేము లే లేచినా లేవకుండా గేటు లోపలన్నా ఇలా పక్కన పెట్టండి లేదంటే లోపలికి విసిరేయండి మేము లేచాక తీసుకుంటాం ఎంత ఎంతండి పేపర్కి నెలకి నెల నాలుబద్దరలా రోజు రెగ్యులర్గా వస్తారా ఖచ్చితంగా అంతనా అండి అమౌంట అవునా రెగ్యులర్గా తెచ్చి వేస్తారు కదా అలా ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫస్ట్ వరకేనా అమౌంట్ పే చేయడం ఎలా ఫస్ట్ లేరీస్ వన్ మంత్ కేనా రేపు పొద్దున్న నుండి తీసుకురండి ఇంక ఈరోజంత టైము అయిపోయింది

ఓకే మరీ వేసే ముందునా ముందు ఇలా వాటర్ ఇలా ఉందంటే గేటుకు సైడ్కి పెట్టండి లేదంటే ఇలా విసిరేయండి మేము మార్నింగ్ లేవగానే తీసుకుంటాము మ్మ్ సరేను తీసుకురండి తప్పక మర్చిపోకండి సరే అడ్రస్ అయితే పక్కనే పాల డైరీ పక్కన

సరేనండి